మా రాష్ట్రంలో ప్రధానంగా గౌరవించబడే మత పెద్దలు లేదా వ్యక్తులు ఎవరంటేనండి గరికపాటి శ్రీనివాసరావు గారు మొదటివారండి అలాగే చాగంటి కోటేశ్వరావు గారండి వీరిద్దరూ ఏంటంటే ప్రధానంగా ఉన్న మత పెద్దలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరు చెప్పే విషయాలన్నీ మన జీవిత సత్యాలకి అనువయించుకునేలాగా ఉంటాయండి వీరు చెప్పే సూక్తులు కాని ప్రవచనాలు కానీ ఎంతో అద్భుతంగా మన జీవనశైలి అవి ఉట్టిపడుతూ ఉంటాయండి చాగంటి కోటేశ్వరావు గారు చక్కటి సాహిత్యాన్ని వాడుతూ అనేక విషయాలను మన జీవితాలకి ఎలాగా అనుభవించుకోవాలి మన జీవితంలో జరుగుతున్న వాటి ఎడల ఉన్న సత్యాలు ఏంటి మనం గ్రహిస్తున్నామా లేదా అనే దాని గురించి ఎంతో చక్కగా విశ్లేషిస్తారు అండి అలాగే గరికపాటి గారు కూడా ఎన్నో విషయాలు చాలా అద్భుతంగా తెలియజేస్తారండి కొద్దిగా వెంగ్యంగా హాస్యంగా మాట్లాడుతూ అనేక విషయాలను అనేక ప్రవచనాలు కాని అనేకమైన ఎక్సప్లనేషన్స్ కాని అనేక ప్రశ్నలు కూడా ఆయన జవాబులు ఇస్తుంటారు అండి విద్యార్థులు చదువుకునే వారు ఉద్యోగస్తులు చాలామంది ఆయన ప్రవచనాలకి హాజరై అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఎంతో బలపడుతుంటారండి అలాగే ఇంకా క్రైస్తవ మత పెద్దలు కూడా ఎందరో ఉన్నారండి వారు కూడా అనేకమైన మీటింగ్ లాంటివి ఆర్గనైజ్ చేయడం చాలా మటుకు జరిగిస్తుంటారండి అండి అలాగే ముస్లింలు కూడా చాలా మతపరమైన పెద్దలు ఉన్నారని వారు కూడా ఎన్నో మీటింగ్ లాంటి ఏర్పాటు చేస్తే వాళ్లను కూడా ఎంతో నడిపిస్తున్నారని నేను అనుకుంటున్నాను